తెలుగు భాష మరియు సంస్కృతులని ప్రోత్సహిస్తుంది ఐదు జే ఎన్ టీ యూ ఇంజనీరింగ్ సైన్స్ మరియు టెక్నాలజీ కోర్సులను అందిస్తుంది ఆరు మెరుగైన అక్షరాస్యత రేటు అరవై ఆరు పాయింట్ యాభై నాలుగు శాతం నుండి డెబ్భై రెండు పాయింట్ ఎనభై శాతంకు పెరిగింది ఏడు విద్యా అభివృద్ధి చొరవలు విద్యా అభివృద్ధి మరియు మెరుగుదల కోసం వివిధ చొరవలు ఎనిమిది తెలంగాణ రాష్ట్ర విద్య విధానం న్యాయమైన విద్యలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది తొమ్మిది డిజిటల్ విద్యా చొరవలు డిజిటల్ మార్గాల ద్వారా అభ్యాసాన్ని మెరుగుపరుస్తుంది పది సమ్మిళిత విద్య విభిన్న నేపథ్యాల వారికి విద్యపై దృష్టి పెట్టండి